హలో హలో సంగీతనా మాట్లాడుతుంది అదే మీరు డ్రస్ ఇచ్చారు కదా అది ఎలా కుట్టాలో చెప్పలేదు మళ్ళీ

అవునా అంటే కింద అంబ్రెల్లాలాగ కుట్టాల ఎలా అని అవును ఓకే తరువా ఇప్పుడు మొత్తం మీరు ఎన్ని ఇచ్చారు త్రీ ఇచ్చారు త్రీ అలాగే కుట్టమంటారా ఏదైనా డిఫరెంట్ మోడల్స్ ఎలాగ

అవునవును ఓకే ఫుల్ హ్యాండ్స్ అదే వన్ వీక్ టూ వీక్స్ అవుతుంది ఇవ్వడానికి మీకు ఏమి ఇబ్బంది లేదు కదా

ఓకే